చిన్నప్పుడు మేము చేపలూ పట్టనీ సంబరంగా సంబరంగా అందరం మా చెల్లె అక్కా అందరం వెళ్ళి సంబరంగా మంచిగా చెరువులో చేపలు పట్టేది చున్నీలతోని ఇకా సంబరంగాగ సంబరంగా చున్నీలతోనే చేపలు పట్టి ఇంటికి తెచ్చుకునేది అలానే ఇక అలవాటైంది మాకు చున్నీలతో హీం జాలీలొచ్చి మా అమ్మా నాన్న ఇలా జాలీలు కొంచం పోయి చున్నీలతో ఇంతకుముందు జాలీలు గుంచకపోయి జాలీలతో పట్టకొచ్చేది చిన్న చిన్న జాలీలతో చున్నీలతో పట్టుకొచ్చేది ఎప్పటికీ మాకు చేపలు పట్టడం అంటే ఇష్టం అందుకనే మేమూ మా అక్క చెల్లెళ్ళు అందరం మా ఫ్రెండ్స్ అందరం పోయి చున్నీలతో మంచిగా చేపలు పట్టడం అంటే ఇష్టం బాగా చేపలు పట్టేది చిన్నప్పట్నుంచీ ఇలా మాకూ చేపలు పట్టడం అంటే బాగా ఇష్టం ఉండేది మంచిగా వండుకునేది మా అమ్మ నాన్నకు తెచ్చిస్తే మా అమ్మ నాన్న మంచిగా వండేది చిన్న చిన్న చేపలు పట్టుకోచ్చేది చున్నీలతో పట్టుకొచ్చి మా అమ్మ నాన్నకి ఇస్తే వాళ్ళు మా అమ్మ వండేది మంచిగా